లేదండి ఈ వేళ వ రెయిన్ ఎఫెక్ట్ ఉందని అనౌన్స్ చేశారు కదా రెయిన్ ఎఫెక్ట్ ఉందని అడ్వా ఇచ్చారు కదా అనౌన్స్ చేశారు కదండి దాని గురించి వెళ్ళలేదండి

ఏమి లేదండి ఆల్రెడీ గవర్నమెంటే ఈవేళ ఆల్రెడీ గవర్నమెంటే అనౌన్స్ చేసింది కదా సెలవు అని లీవ్ పెట్టలేదండి ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చారు

సొసైటీకి సొసైటీకి వర్షాలకి సంబంధమేముంది ఏముంది మేడం గారు వర్షాకాలం వర్షాలు కురుస్తాయి దానికి సొసైటీని నిందించడమేముంది వర్షాకాలం వర్షాలు వస్తాయి కాకపోతే కొంచెం లేటుగా కురుస్తున్నాయి వర్షాలు వస్తాయి తగ్గుతాయి మన వెసులుబాటుకి ఏవో ఉంటాయి కదండీ సెలవులు పెట్టుకోవడం ఆగడం పిల్లల్నేమో స్కూల్కి పంపించకుండా ఉండడం అవన్నీ ఆగుతాయి కదా మీవారు వెళ్ళిపోయారండి డ్యూటీకి మీవా లేదండి పిల్లల్నయితే స్కూల్కి పంపించండి ఈ రెండు రోజులు అలాగే గవర్నమెంట్ గ గవర్నమెంట్ అలాగ గవర్నమెంట్ ఎలాగ సెలవు అనౌన్స్మెంట్ చేసింది కనుక ఇంకా మీరు కూడా స్కూల్కి పంపించకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూడండి బయటికి అది రానివ్వకుండా వర్షం కదండీ సీజన్ మారిపోతుంది కదా జ్వరాలు అవి దోమలు జ్వరాలు క్లైమెట్ చేంజ్ అయ్యింది మలేరియా టైఫాయిడ్లన్ని దోమలు ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి అవును మీ పిల్లలు చిన్న మీ పిల్లలు చిన్న పిల్లలు కనుక ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకు ముందే వచ్చేస్తుంది మా పిల్లలు పెద్దోళ్ళండి మా పిల్లలు పెద్దోళ్ళు మీకు తెలుసు కదా చూశారు కదా వాళ్ళకి పెద్ద పర్వాలేదు తిరిగేస్తూ ఉంటారు బయట వాళ్ళకే చెప్తున్నాను వాళ్ళకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని చెప్పి అదే నే నిన్న నిన్న మొన్న మీ పాప కనబడేది వెళ్ళేటప్పుడు హాయ్ అంకుల్ అని చెప్పది ఈవేళ కనబడ లేదు ఏంటి జ్వరం వచ్చిందా ఏంటి అని అనుకున్నానండి ఈవేళ మంచిదేండి అది మంచి పద్ధతి బాగానే చేశారు మంచి పద్ధతి అండి అది సరే అండి జాగ్రత్తండి మీరు కూడా బయటికి రాకండి సార్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయమని చెప్పండి సార్తో ఉంటానండి